చెప్పండి సర్ మొబైల్స్ అంటే ఏ మొబైల్ కావాలి సార్ మీకు మా దగ్గర స్మాల్ ప్రైజ్ నుంచి హై ప్రైజ్ వరకు ఉన్నాయి మోర్ దేన్ టైప్స్ మొబైల్స్ మోడల్స్ ఉన్నాయి మీకు అండ్ల ఏది కావాలో చూస్తే ట్వంటీ థౌసండ్లో ఉన్నాయి ఉన్నాయి సార్ రియల్మి ఉంది వివో ఒప్పో ఇంకా ఐఫోన్ కూడా ఉంది మా దగ్గర ఐఫోన్ ట్వంటీ ట్వంటీ థౌసండ్ బడ్జెట్లో అంటలేను చెప్తున్నాను మీకు ఉందని అదే మీకు ఏ టైప్ మొబైల్ కావాలి శాంసంగ్ ఉంది

రెడ్మిలోనా ఫీచర్స్ ఏమి ఉండాలి అండి

ట్వంటీ థౌసండ్ మీ బడ్జెట్ దొరుకుతుంది సార్ మొబైల్స్ మంచిగా దొరుకుతాయి కాకపోతే మొబైల్ అంటే కెమెరా క్వాలిటీ కానీ ఇంకా నార్మల్గా డాట్ ఇదేమి అంటారు స్టోరేజ్ ర్యాము ఎక్సట్రా స్పేస్ స్పేసు ఇంటర్నల్ స్టోరేజ్ ఇవి ఉంటాయి కదండీ బ్యాటరీ ఇంకా మే మాత్రం మొబైల్ పర్చేస్ చేస్తే మీకు ఇయిర్ఫోన్స్ కూడా ఇస్తున్నాము ఫ్రీగా ఆఫర్ క్రింద ఏదైనా సరే అని కాదు కానీ అంటే ఈ మొబైల్స్కి కంపెనీ అని ఉంటుంది డిడక్షన్ ఏవి అని అంటే మా షాప్కి విజిట్ చే అవ్వాలి ప అప్పుడు మీకు తెలుస్తుంది స్టోరేజి మన నియర్ బైయే సార్ ఇది మన కాటగన్ తెలుసుకదండీ మీకు కాటగాన్ బస్స్టాప్లో బస్స్టాప్లో ప్రక్కకే ఉంటుంది ఓకే సార్ వెల్కమ్ సార్